సార్ గుడ్ గుడ్ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ సార్ జరుగుతుంది సార్ ఒక పని మీద వచ్చాను సార్ అదే ఇప్పుడు నేను మా డాడీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్ అందుకేనండి నాకు టీసీ కావాలండి అవును సార్ అంటే ఇక్కడ ఎవరో వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ వాళ్ళ సొంత ఊరు పెట్టుకున్నారని చెప్పి మా మళ్ళీ మార్చేసారండి మా డాడీకి

కేఏ పాల్ అండి హైదరాబాదే అయ్యిందండి సెంట్రల్ గవర్నమెంట్ అండి స్టేట్ బ్యాంక్

ఇక్కడ ఇక్కడ ఎవరూ లేరు సార్ అందుకనే వెళ్ళి పోతున్నాను లేదంటే ఇక్కడే ఉండేవాడిని సార్ ఈ ఇయర్ లేదు సార్ మా ఇంట్లో అలా పంపరు సార్ అలా వదలరండి హాస్టల్కి పంపరండి

చెప్పండి సార్ సరే సరే

సరే సార్ యస్ సరే సార్ సరే సార్